అవునమ్మా చెప్పండి అవునండి ఇప్పుడూ ప్రస్తుతానికి ఈ క్లయిమేట్కు వచ్చేసి అందులో చాలా టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ సీజన్కు వచ్చి చాలా మంది ఇప్పుడు దివాళీ హాలిడేస్కు వచ్చేసి ఎక్కడ వస్తున్నారంటే గుంటూరుకు వస్తున్నారు గుంటూరు వచ్చి ఎందుకు ఫేమస్ అంటే అదీ ల్యాండ్ ఆఫ్ హాట్ చిల్లీస్ అనమాట చిల్లీస్ ఇక్కడి నుంచే ఎక్సపోర్ట్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా నుం ఇండియా మొత్తము మన ఫారీన్ కూడా ఎక్సపోర్ట్ చేసేది గుంటూరు నుంచే అనమాట స్పైస్కి అదే బాగుంటుంది ఈ చిల్లీసు అక్కడ మొత్తము చిల్లీ ల్యాండ్స్ అంతా గుంటూరు లోనే ఎక్కువ ఉంటుంది అక్కడే ఎర్రమట్టి ఉంటుంది కాబట్టి సో మీరా ప్లేస్కు వస్తే కొంచెం తిరిగి చూడడానికి చాలా బాగుంటుంది ఈ క్లయిమేట్స్ అనమాట ఎప్పుడు రావాలి అనుకుంటున్నారు అలా అంటూ ఏమి లేదండి బాగుంటుంది ఎర్రమట్టి ప్లేస్ అంటే ఇప్పుడు ఫుల్గా రెడ్దిష్గా ఉంటుంది ల్యాండ్ అంతా అక్కడా చాలా రిసార్ట్స్ అన్నీ కూడా ఉంటాయి పక్కనా చూడడానికి సైట్ సీయింగ్ ప్లేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి గుంటూరులో ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అయితే కూడా ఈ క్లయిమేట్కి బాగుంటుంది ఇప్పుడే మొలకలు వేసుంటారు అవి చూడడానికి ల్యాండ్ ఫామ్స్ అన్నీ చూడడానికి చాలా బాగుంటుంది సో మీరు ప్లాన్ చేసుకునే పని అయితే ఈ మండే ఈ మంత్ ఎండ్ లోపల ప్లాన్ చేసుకున్నారు అంటే కొంచెం క్లయిమేట్కి బాగుంటుంది తిరిగి చూడడానికి మీరు ఎప్పుడు స్టార్ట్ అవుతారు నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతారా ఛార్జెస్ వచ్చేసి మీరు ఇప్పుడు ఏ ఏరియాలో ఉన్నారు మీరు తమిళనాడులో ఉన్నారా అక్కడ నుంచి రావాలి అనుకుంటున్నారా గుంటూరుకి సరేనండి మీరు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గుంటూరుకు వచ్చి ట్రైన్లో కాని దిగేశారు అంటే రైల్వే స్టేషన్ నుంచి మేము పికప్ చేసుకుంటాము తర్వాత అకామిడేషను రెసార్ట్స్ అన్నీ మేమే చూసి పెడతాము మా సైట్ సీయింగ్ కూడా మేమే తీసుకెళతాము మీరు ఎన్ని రోజులని చెప్తే ఫుడ్డు అకామిడేషను అన్నీ అండి అన్నీ కవర్ అయిపోతుంది ప్యాకేజ్లో ఫైవ్ మెంబర్స్ అని చెప్తున్నారు కాబట్టి ఒక టూ డేస్ త్రీ డేస్ ఉన్నారు అంటే ఒక థర్టీ థౌ థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ దాక అవుతుంది అండి సరే అండి మీరు స్టార్ట్ అయ్యే రోజు ముందు రోజు నాకు వాట్సాప్ చేసేయండి మేము బయలుదేరసాం అని చెప్పేసి నేను మరుసటి రోజు రైల్వేస్టేషన్కు వచ్చి పికప్ చేసుకుంటాను ఓకే తప్పకుండా అండి ఓకే థ్యాంక్ యూ సర్